ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ఇన్ ఇందిరాగాంధీ స్టేడియం ఒకటి ఉంటుంది అందులో ఏంటంటే ప్రతి ఒక్క క్రీడా అలాగే ప్రతి ఒక్క ఎంటర్టైన్మెంట్ కానీ ఏదైనా సరే అందులో చాలా ఘనంగా చేస్తారు అలాగే ఇంకా ఏంటంటే అక్కడ మ్యాచెస్ పెట్టి టోర్నమెంట్స్ కూడా చేస్తారు అలాగే ఇంకా ఏంటంటే అక్కడ గ్రౌండ్ కానీ పెద్దగా ఉండడం విశాలంగా అనిపిస్తుంది అక్కడ స్టేడియం కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఇంకా ఏంటంటే అక్కడ కూర్చోడానికి ప్లేస్ కూడా కన్వీనెంట్గా ఉంటుంది అలాగే అక్కడ ఆడేవాళ్ళకి ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళే అందిస్తారు ఇలా అంతా జరగడం వల్ల ప్రతి ఒక్కరు చాలా యాక్టీవ్గా పాటిస్పేట్ చేస్తారు అలాగే వాళ్ళకి తగినంత సమయం కూడా వాళ్ళు ఇస్తారు ఆ స్టేడియం పెద్దగా ఉండడం వల్ల మిగిలిన వాళ్ళు అందరు కూడా ఇరుకుగా అనిపించకుండా ప్రతి ఒక్కరు యాక్టీవ్గా పాటిస్పెట్ చేయడం అలాగే వాళ్ళు గెలవడం అనేది జరుగుతుంది